సమతుల్య ఆహారం ఆరోగ్యానికి మంచిది ఓకే ఎందుకంటే సిటీలో అంత ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల లేనులేని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు మాకైతే అన్ని నాణ్యమైన కూరగాయలు బియ్యం మరియు ధాన్యాలైతే దొరుకుతాయి ఎందుకంటే మేము విలేజ్లో ఉంటాం కాబట్టి పండించుకుంటాము కదా వేరే వాళ్ళు వండించుకున్న వంటని మేము కొనుక్కోవడం మాకు అవసరమైన అంతవరకు మేమైతే కొనుక్కుంటాం కదా దానివల్ల మాకు నాణ్యమైనయే అందుతాయి లే ఏంటంటే మందులు కొట్టడం వల్ల కొంచెం అలా కల్తీ అవుతాయి తప్ప నేను తీసుకునేటివైతే వేరేటి పంట నుండి తీసుకుంటాం కాబట్టి పంట పండించినయే తీసుకుంటాం కాబట్టి దాంట్లో నాణ్యత నాణ్యమైన అయితే ఉంటాయి కూరగాయలు అంటే ఇంటి దగ్గర కొన్ని కూరగాయల చెట్లు పెట్టుకుంటాము పొలాల దగ్గర కొన్ని కూరగాయల చెట్లు పెట్టుకుంటారు గదా దానివల్ల కూడా

అట్లా కాకుండా నిలువ మరి కొన్ని లోన్ పాలు కాకుండా గేదెలు పెంచుకునే వాళ్ళ దగ్గర నుండి పాలు తీసుకొచ్చుకుంటాము అట్ల నా సమతుల్య ఆహారం తీసుకుంటామనే చెప్పాలి అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది ఎక్కువ అనారోగ్య సమస్యలు రాకుండా సహాయపడుతుంది ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల జంక్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అలా మంచిది కాదు కాబట్టి సమతుల్య ఆహారమైతే తీసుకోవాలి పాలు తాగడం వల్ల ఎముకలు గట్టి పడతాయి పండ్లు అంటే అరటి పండు తినడం వల్ల క్యాల్షియం మనకి లభిస్తుంది ఏజ్డ్ వాళ్ళు అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి ఎముకలు గట్టి పడతాయి అందుకే మంచి ఆహారం తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు